అవును చెప్పండి

ఎప్పుడు తీసుకున్నారు ఓకే అంటే క్వాలిటీ క్లాత్ అంటే మీరే తీసి ఇచ్చారా లేక మేమే రెడీ చేసి ఇచ్చామా ఓకే అలా అంటే మీరు తీసుకుని వెళ్ళేటప్పుడు మా మా దగ్గర తీసుకున్నారా లేక వర్కర్ దగ్గర తీసుకున్నారా వెళ్ళేటప్పుడు ఒక టూ డేస్ బ్యాక్ అంటే ఆఫ్టర్నూన్ పైన లేక మార్నింగా ఓకే స్ట్రిచ్చెస్సు ప్రాబ్లమ్ అంటే లైక్ థ్రెడ్ వచ్చేస్తోందా లేక బటన్ బ్రేక్ అయిపోతొందా ఊడిపోతున్నాయి ఈ ప్రాబ్లమ్సే కాకుండా వేరేదైనా వచ్చిందా దాంట్లో ఓకే మళ్ళీ స్టిచ్చెస్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉందా లేక అంటే లైక్ లెంగ్తు అంట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా ఓకే అంటే డబలు అంటే మీరు స్టిచ్చింగ్కి ఇచ్చేటప్పుడు చెప్పలేదా అంటే మీ సైజు లేక మేమే తీసుకున్నామా

ఓకే ఓకే డబల్ ఎక్సెల్ మీరు ఇచ్చారు ఓకే అంటే అవీ మేం కుట్టిండము వర్కర్స్ కుట్టింటారు మీరు కుదిరితే ఇప్పుడే కూడ తెచ్చి ఇవ్వండి మేము ఆల్టర్ చేసి ఇస్తాం ఓకే ఓకే ఓకే అండి ఓకే ఓకే